మా ప్రాంత సమీపంలో ఆసుపత్రులు చాలా తక్కువ ఒకే ఒకవేళ పెద్ద ఒకవేళ రోగం ఏదైనా పెద్దగానే వస్తుంది వచ్చినట్టయితే మనము సిటీకే పట్టాణాలకే వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇక్కడ చిన్న చిన్న ఆసుపత్రులు అయినా కానీ వాళ్ళు అందు అందులో పెద్ద ఆసుపత్రిలో ఉన్నట్టుగా ఉంటూ వాటికి సంబంధించిన సౌకులు అవన్నీ ఉంటాయి మౌలిక సదుపాయాలతో చక్కగా ఉంటాయి అప్పటి అవి ఏం చాలా బాగా కేర్ చేస్తారు మళ్ళీ నర్సులు కానీ డాక్టర్లు కానీ చాలా చక్కగా చూసుకుంటారు పేషెంట్లని ఇంకా మనకి ఏమైనా రికమండేషన్ అంటే ఎవరితోనైనా చెప్పించినా కానీ మనకు డాక్టర్లు వారు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కొంచెం తక్కువ చేస్తారు మనకి ఆయన డబ్బులు వాటికి సంబంధించినవి

ఇంకా వారిని పరిశుభ్రంగా ఉంచుతారు కూడా అవి చూడటానికి చాలా ఎప్పటివో ఉన్నట్టు ఉంటాయి కానీ ఆసుపత్రిలో అవి చాలా వాటిని చాలా పరిశుభ్రంగా చూసుకుంటారు వాటిని ఎప్పటికీ ఎల్లప్పుడూ క్లీన్ చేస్తూనే ఉంటారు వాటిని ఉన్నత వస్తువులతోనే వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఆసుపత్రిని ఇంకా బెడ్లు పడు పేషెంట్లు పడుకోవడానికి చక్కని ఎంత కావాలో అన్ని బెడ్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి పేషెంట్లు అందరూ ఎంత మంది వచ్చినా కానీ వాటికి వాళ్ళకి అనుకూలంగానే అన్నీ వసతులు కల్పిస్తారు వాళ్ళు రోగాలు మరియు ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి చాలా చక్కగా చేస్తారు చాలా తక్కువగా తక్కువలో చేస్తారు ఒకవేళ మనం పట్టణాలకి వెళ్ళి వెళ్ళినట్లయితే లక్షల లక్షలు మన ఖర్చులకే అవుతాయి అటు ఇటు అని వాళ్ళు అది అంటారు ఇది అంటారు అన్నీ ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి ఖర్చులు అదే ఇక్కడ అయితే మనం మన చుట్టుపక్కల లేదా గ్రామీణ ప్రాంతాలలో అయితే వాటికి దగ్గరలోనైతే చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటికి తీసుకోవడం చాలా తక్కువ తీసుకుంటారు వాటికి ఫీజు అనేది ఇంకా డాక్టర్లు కూడా మంచి మనకు క్లోజ్గానే ఉంటారు వాళ్ళు అన్ని అన్ని విధాలలో కూడా అంటే మనకి దగ్గరగా అన్ని పరి పరిశీలిస్తారు అన్నీ ప్రతీ ఒక్కటి కూడా

ఇంకా టైం అంటే సమయాన్ని కూడా వృథా చేయరు వాళ్ళు అక్కడ మన ఇప్పుడు ఒకవేళ మనకు సీరియస్ చాలా సీరియస్ అయింది అనుకో సీరియస్ అంటే చాలా సీరియస్గా ఉందనుకో వాళ్ళు పట్టించుకుంటారు వాళ్ళని మెయిన్గా అంటే ముఖ్యంగా వారినే పట్టించుకుంటారు సీరియస్ ఎవరైతే బాగా తల్లడిల్లిపోతారో వాళ్ళని చాలా జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడి వాళ్ళు ఇంకా పేషెంట్స్ కూడా వాళ్ళు చాలా అంటే దగ్గరగా దగ్గర మనిషి లెక్క చూసుకుంటూ ఉంటారు మనలని ఇంకా మందుల విషయంలో కరెక్ట్ అంటే వాటికి సంబంధించిన మందులే వాళ్ళు వ్రాస్తారు ఏదైనా మనకి కావాలంటే ఇంకా వాళ్ళని మళ్ళీ ఒకవేళ మన మనమే ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ టైం వెళ్ళినా కానీ వాళ్ళు ఎప్పటికీ అక్కడనే ఉంటారు అంటే మనకు ఎప్పుడూ సదుపాయం కల్పిస్తూనే ఉంటారు అది ఒకటి మనకు చాలా నాకు నాకు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు పోయినా కానీ నాకు చిన్న దెబ్బ తాకినా కూడా వాళ్ళు ఏదో ఒకటి మంచి మందులు అయితే ఇస్తారు దానికి సంబంధించింది ఇంకా మనకి సున్నితమైన భాష మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు మనకి అర్థమయ్యే భాషను మాట్లాడతారు మంచిగా అంటే ఇప్పుడు కొందరు కొంత రుబాబుగా మాట్లాడతారు డాక్టర్లు అయితే అసలు చూసి చూడనట్టుగా మాట్లాడతారు కానీ మా ప్రాంతంలోనైతే వాళ్ళు అయితే మంచిగా మాట్లాడతారు మంచిగా అన్నీ చెప్తారు మనకి ఏమేమి చేయాలో ఏమేమి తినాలి ఏం చేయాలనుకుంటావో ఏ టైంకి ఏది తినాలో ఏ టైంకి ఏ మందులు వేసుకోవాలి అండ్ అది ఏ సమయానికి ఏ మందులు వేసుకోవాలో అన్నీ చెప్తారు మంచిగా ఇక ఇక అంత ముసలి వాళ్ళను కూడా ముసలి వాళ్ళని అయితే వాళ్ళని ఇంకా ఎక్కువ ఎక్కువ అసలు వాళ్ళని వీల్చైర్ ఉంటుంది కదా వాటికి వీల్చైర్లోనే మొత్తం తిప్పుడే తిప్పుతూ ఉంటారు అంటే ఇక వాళ్ళని ఇక ఇబ్బంది పెట్టవద్దు కదా ఇక అసలే వాళ్ళు నడవలేరు ఇక కొందరైతే ఇక వాళ్ళకి మొత్తం బెడ్ పైనే ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళు వైద్యం కూడా చాలా బాగా అందిస్తారు వాళ్ళు అయితే నాకు తెలిసినంతవరకు అయితే మా ప్రాంతంలో అయితే ఇక మిగతా ప్రాంతాలు గురించి తెలియదు కానీ ఇంకా ఇంకా ఆరోగ్యం అనారోగ్యం కలిగిన వాళ్ళందరికీ దాదాపు అందరికీ మంచిగానే చూసుకుంటారు దాదాపు ఇక పెద్ద ఆసుపత్రిలో ఆసుపత్రిలో అయితే ఇక వాళ్ళు కొందరు ఎక్కువ చార్జ్ చేయడానికి చూస్తూ ఉంటారు అంటే మనకి ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటారు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు అవీ ఉపయోగించినట్టయితే ఇంకా చాలా తక్కువలో అయిపోతుంది మనకి ఇక్కడ

మనం వచ్చిందానికైతే న్యాయం సమకూరుస్తారు వాళ్ళయితే ఇంకా వాళ్ళకి ఇక ఇక అందరినీ ఒక సమానంగా చూస్తారు వాళ్ళు ఏది అనేది ఒకవేళ వస్తే ఫస్ట్ పేషెంట్ ఏదైతే ఎవరిదైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళనే పట్టించుకుంటారు వాళ్ళు ఫస్ట్ అయితే ఎందుకంటే వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉంటారు కదా ఆ టైంకి అందుకనే వాళ్ళనే పట్టించుకుంటారు ఇక వాళ్ళని పట్టించుకోవడం అది కూడా ఒక మంచి ఉద్దేశమే అనే అనుకోవాలి మనం మళ్ళీ ఇక మళ్ళీ వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబం అంటే వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి చాలా ఉంటారు కదా చాలా మంది ఉంటారు కదా వాళ్ళను కూడా చాలా బాగా ఇక వాళ్ళని చూసుకోవాలి కదా ఫస్ట్ అయితే వాళ్ళని ప్రత్యేకించి ఇక వాళ్ళు అదే పని మీద ఉంటారు మళ్ళీ ఇంకా మళ్ళీ పేషెంట్స్ అంటే ఇక ఇక మళ్ళీ వాళ్ళకి వచ్చిన డబ్బులు దాదాపు వాళ్ళకి అంటే వాళ్ళకి వచ్చిన మళ్ళీ పేషెంట్స్ వాళ్ళకి ఇచ్చిన డబ్బుని మొత్తం కూడా దానికి ఒక మెయింటెనెన్స్ అంటే దానికి డెవలప్మెంట్ కోసమే దాన్ని అంటే ఎలా అభివృద్ధి చెందాలి అన్నట్టుగా చూస్తూ చేస్తూ ఉంటారు అభివృద్ధి చెందడానికె వాళ్ళు ఆ డబ్బులు అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు మళ్ళీ డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ సంభాషణ సంభాషణ కూడా చాలా బాగా అంటే బావుంటుంది వాళ్ళు ఏమంత తేడా తేడాగా ఏం మాట్లాడరు మన ఎట్లా మామూలుగా ఎట్లా మాట్లాడతాము అంటే మామూలుగా ఎలా ఎలా మాట్లాడతామో మనం ప్రజలతోని అలాగే మాట్లాడతారు సేమ్ అంటే సా మళ్ళీ మెయింటినింగ్ కూడా చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి మళ్ళీ జెన్యూన్ ఉంటాయి అవన్నీ మళ్ళీ ఏం ఉంటాయి అంతగనం కల్తీ కల్తీ ఏం చేయరు వాళ్ళే ఎక్కువగా ఇంకా ఎమర్జెన్సీకే మన ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు వాళ్ళకు మనకు కంఫర్ట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మళ్ళీ వాళ్ళ మాటలు మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడేటప్పుడు కూడా

ఇంకా చెప్పాలంటే ఇక చాలా బాగా అనిపిస్తాయి వీళ్ళవి ఇంకా మళ్ళీ పూర్వీకుల అంటే ఇప్పుడు చెట్లతోని చేసేవారు అంటే చెట్లని యూజ్ ఉపయోగించి మందులు తయారు చేసేవారు కదా అది కూడా వాళ్ళు సజెస్ట్ అంటే మంచి మనకు చెప్తారు ఏమేం యూజ్ చేయాలి ఏంది అనేది అంటే ఇప్పుడన్నీ ట్యాబ్లేట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ట్యాబ్లేట్స్ రూపంలో కాకుండా మనకు చెట్ల నుంచి వచ్చే మందులు కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది అవి ఇంకా మనకి చాలా బాగా పనిచేస్తాయి మన బాడీకి అవి అంటే మన శరీరానికి ఏమైనా అయినా కానీ ఇంకా దాని యొక్క విస్తరింపు కూడా చాలా చిన్నగానే ఉంటాయి మన చుట్టుపక్కల అయితే మాత్రం అవి కాకపోతే చాలా బాగుంటాయి చూడటానికి కూడా మనం అంత అటు ఇటు అంత తొందరపాటు పడాల్సిన అవసరం లేదు మనకి అటు ఇటు ఏందంటే టెన్షన్ పడుతూ ఉంటారు కొందరు పెద్ద పెద్ద పెద్ద ఆసుపత్రులకి పోయి ఆస్పత్రిలోకి పోయి ఆ టెన్షన్ అనేది ఉండదు ఈ చిన్న చిన్న ఆసుపత్రులలో డాక్టర్స్ కూడా చాలా బాగుంటారు మళ్ళీ వాళ్ళు అందుబాటులో ఉంటాయి చాలా బాగా అందుబాటులో అయితే చాలా ఉంటాయి అంటే ఇరవై కిలోమీటర్ లోపే ఉంటాయి ఇవన్నీ కూడా ఇక చాలా మనం మనకి వెహికల్స్ కూడా ఉంటాయి బండ్లు కూడా చాలా ఎక్కువనే వెళుతుంటాయి అటు సైడు మాకు అయితే ఏ ప్రాబ్లెమ్ అంటే ఏ ఒక్క ప్రాబ్లెమ్ కూడా ఉంటుంది ఇక అంతగానం అంతే ఇక మాకు అయితే సులభంగానే ఉంటుంది అందుబాటులోనే ఉంటాయి ఇవన్నీ అంతే ఇంకా